నా భూమి నా పేరు మీద లేకపోవటం ఆన్లైన్ లేకపోవటం వలన నేను సంబంధించిన పంచాయితీ తసిల్దార్కి రెండిచోట్ల కూడా నేను ఆర్జి పెట్టుకున్నాను అయితే తహసిల్ధారు గారు పది సమయం ఒత్తిడి ఎక్కువ అవ్వటం వలన నేను పెట్టిన నా కంప్లైంట్ ను పట్టించుకోలేదు అతనికి వర్క్ ఎక్కువ ఉండటం వలన పట్టించుకోకపోవటం వలన

చాల ఇబ్బందిగా ఉంది దీని గురించి నేను కోర్టు లో కూడా కోర్ట్ ఫైల్ చేసుకున్నాను దినికి సంబంధిత న్యాయవాది కూడా స్టే తీసుకురాకున్నా ఎక్కువగా వాయిదాలు ఇవ్వడం జరుగుతుంది ఆయన కూడా నన్ను ఎక్కువగా కోర్టు కి వాయదాలు వేయించి తిప్పడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను